ప్రాచీన కాలంలో అంటే పూర్వకాలంలో ఎలా ఉండేదంటే విద్యా విధానం అనేది ఒక మంచి నడవడికగా జీవితంలో ఒక పాటంగా ఉండేది ఎన్ ఏంటంటే శిష్యులు అనేవారు గురువు దగ్గరికి ఆశ్రమం దగ్గరికి వెళ్లి అక్కడ గురువు ఏదైతే చెప్తారో ఆ పనులన్నీ చేస్తూ వారి దైన్యధ్యానంలో ఏమైతే జరుగుతాయో అవన్నీ కూడా వారికి ఒక పాఠంగా రోజువారి పాఠాలుగా చేయడం అనేది నేర్పడం అలాగే వారికి ఎంతో కొంత అనుభవం అనేది రావడం జరిగేది అలాగే ఎలా ఉండేదంటే ఆశ్రమంలోనే వారికి శిష్యరికం పూర్తయ్యేంతవరకు ఆ గురువు దగ్గరే ఆయనకి సేవ చేస్తూ ఆయన చెప్పిన పనులన్నీ చేస్తూ ఉంటూ ఉండేవారు అలా చేయడంవల్ల వారు జీవితంలో కొన్ని

ఎలా ఉందంటే ఇప్పుడు ఏదైనా ఒక విషయాన్ని వారికి బోధించడం అనేది ఒక గగనంగా మారింది బోధన ఎలా ఉందంటే వారి ఉన్నది ఉన్నట్టుగా పరీక్షలలో కానీ వారి జీవితంలో కానీ ఉన్నది ఉన్నట్టుగా రాయడం లేకపోతే చదవడం ఇలాంటివన్నీ చేయడంతో వారికి సొంతంగా ఆలోచించుకునే విధానం అనేది పెరగట్లేదు ఏదైతే చదువుతున్నారు అదే రాయటము అలాగే వారు ఏదైతే గురువు వారికి ఏదైతే ఇచ్చారో అది మాత్రమే చేయటము ఇలాంటివన్నీ జరగడం మనం చూస్తున్నాం కానీ వీటి వల్ల ఏమవుతుంది అంటే వారు జీవితంలో సొంతంగా ఆలోచించడం కానీ లేకపోతే స్వీయ స్వయంగా సొంత నిర్ణయాలు తీసుకోవడం కానీ ఇలాంటివన్నీ వారు చేయడం అనేది చాలా తక్కువ మందిలో ఇలాంటివి అనేవి చూస్తున్నాం

ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో ఎక్కువ పర్సంటేజ్ కానీ ఎక్కువ ర్యాంకులు కానీ ఎక్కువ పాస్ పర్సంటేజ్ ఇలాంటివన్నీ ఏ కళాశాలకి ఏ పాఠశాలకైతే ఉన్నాయో అక్కడికి విద్యార్థుల తల్లిదండ్రులు ఎక్కువగా మోగ్గుచూపుతున్నారు అలాంటి పాఠశాలలోనే తమ పిల్లల్ని చదివించడానికి ఎక్కువగా వెళ్తున్నారు ఇలా వెళ్లడంతో ఏమవుతుందంటే అక్కడ జరిగేది జీవితంలో ఎదుర్కోవాల్సిన పరిస్థితులకి వచ్చినప్పుడు వారు సిద్ధంగా ఉండడానికి లేకుండా పోతుంది భట్టి పట్టే విధానం ఎప్పుడైతే పోతుందో అప్పుడే మన పిల్లలు బాగా ఆలోచన శక్తి అనేది పెరడుతుందని నేను గట్టిగా నమ్ముతాను అదే విధంగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో నేను నా తమ్ముడు అదే మా చిన్న తమ్ముడు ఉంటాడు కదండీ వారి వారిని సెంట్రల్ గవర్నమెంట్ సిబిఎస్సి అంటారు సిబిఎస్సి మోడల్లో చదివించడం జరుగుతుంది ఎందుకంటే దాంట్లో ఉండే సిలబస్ అంటే విద్యా విధానం ఎలా ఉంటుందంటే ప్రతిరోజు కూడా వారికి ఒక కొత్త పాఠాన్ని నేర్పుతూ దాన్ని ఇంటి దగ్గర వారు ఏదో ఒక సందర్భంలో దానిని అమలుపరిచే విధంగా ఉంటుంది దాన్ని అమలుపరిచి దాంట్లో నుంచి వచ్చే అనుభవాన్ని వారు గుర్తుంచుకునేలాగా అంటే ఆ అనుభవం మళ్ళీ తిరిగి వారి గురువుకి ఏమనువ ఏమి అనుభూతి చెందారో ఇలాంటివన్నీ చెప్పడానికి ఆస్కారంగా ఉండేలాగా సిబిఎస్సి మోడల్ అనేది జరుగుతుంది దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను సొంతంగా మాట్లాడటం కానీ సొంతంగా రాయడం కానీ వారి సొంత ఆలోచనలతో ముందుకు వెళ్లాలని ప్రతి ఒక్కరు కూడా ఈ విధానాన్ని ముందుగా ఆలోచించి ఈ విధానంలో పిల్లల్ని చదివిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను మన విద్యా విధానాల్లో ఇలాంటివన్నీ కూడా ఒక సవాలుగా ఎదుర్కొంటున్నారు ఈ మధ్యకాలంలో విద్యాసంస్థల కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ఇలాంటివన్నీ ఎదుర్కోవాలంటే పిల్లలకి సొంతంగా ఎలా అయితే నే నడవాలో సమాజంలో ఏది ఏ విధంగా అయితే నడుచుకోవాలో అలాగే చదువులో ఏ విధంగా వారు చదువుకోవాలో ఇలాంటివన్నీ వారు ముందుగానే పిల్లలకి అవగాహన అనేది పుట్టించడం అనేది ముఖ్యం అనే నేను భావిస్తున్నాను